అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశచ్చారు మీరు దీంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ గురించి చెప్పగలరాా

ఉందండి ఉందండి ఒక టూ డేస్ నుంచి ఉందండి

అలా ఏం లేదండి అవునండి హాస్టల్లోనే హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్తున్ననండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలండి

సరే అండి